టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కాలక్రమేణా విప్లవాత్మకంగా మార్పులను చూసింది పూర్వం పోస్ట్ మరియు టెలిగ్రామ్ ఆధారపడి ఉండే కమ్యూనికేషన్ ఇప్పుడు ఫైవ్ జీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐ ఓ టీ మరియు శాటిలైట్ కమ్యూనికేషన్ స్థాయికి చేరింది నేను గమనించిన మార్పులు ల్యాండ్లైన్ నుంచి మొబైల్ ఫోన్ వరకు ఒకప్పుడు ల్యాండ్లైన్ టెలిఫోన్ ఉపయోగించి కాల్సు చేసేవారు ఇప్పుడు మన చేతిలోన స్మార్ట్ఫోన్ ఉంది